నేను ఈ మధ్యలో హైదరాబాదు వెళ్ళినప్పుడు ఉప్పంలో ఉన్న శిల్పారామంని దర్శించాను అక్కడ శిల్పారామంలో చాలా స్టాల్స్ ఉన్నాయి అలాగే ఆ స్టార్స్లో అన్ని రకాల వస్తువులు అంటే మనం ఆడ వాళ్ళు వేసుకునేటువంటి గాజులు పేర్లు ఇంకా చెప్పులు బట్టలు కుర్తాలు ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి ఇంట్లో వాడుకునేవి ఏంటి మర్తనలు ఇంకా గాజు సీసాలు కప్స్ అలాగే ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఇంటికి గాజు డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా కట్టెతో చేసినవి సైకిల్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆట ఆడుకునేటి వస్తువులు పిల్లలకు సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ నేనిక్కడ చూసిన వాటిలలో నాకు నచ్చినవి గాజువి బాగా నచ్చాయి నేను తీసుకున్నాను అలాగే మనకి ఇక్కత్ ఇక్కత్ డ్రస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అక్కడ కాకపోతే అక్కడ కొంచెం కాస్ట్లీ చెప్పారు సో నేను అందుకే తీసుకోలేదు తర్వాత ఇంకా వేరే ఏం చూసాను ఇదే పేర్లు చూసాను మనం అవి వేసుకోడానికి అని చూస్తే అవి కూడా కాస్ట్లీగా అనిపించింది సో నేను అది కూడా తీసుకోలేదు వాళ్ళు ఎందుకలా రేట్లు చెప్పారో కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంటే మే బి వాళ్ళు చేతితో చేసినవి అని చెప్పుండచ్చు కాని బయట నాకు తక్కువకి వస్తాయనిపిచ్చింది నేనందుకే తీసుకోలేదు అవి ఒక్క గాజులు తీసుకున్నాను అక్కడ సాయంత్రం అయ్యే వరకి అట్లా స్టాల్స్లో చూసాను సాయంత్రం అయిన తర్వాత అక్కడ సాయంత్రము మనకి నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు కొద్ది సేపు మేమక్కడ లైటింగ్ ఆ వాటర్ అంతా చాలా బాగా అనిపిచ్చింది చాలా ఆనందంగా గడిపాము అక్కడ ఆ నృత్య ప్రదర్శన చూసి చూడడం అయిపోయిన తర్వాత మేమక్కడ స్నాక్స్ లాగా తీసుకోడానికి ఒక హోటల్ ఉంది అందులోనే అక్కడ స్నాక్స్ తీసుకున్నాము ఐస్క్రీమ్ పాప్కాన్ ఇలా తీసుకున్నాము నాకు అవి కూడా కాస్ట్లీ అనిపించినాయి బయటతో కంపేర్ చేస్తే ఇంకా ఎందుకో నాకక్కడ ఏ ఐటమ్ చూసినా కొంచం కాస్ట్లీయే అనిపించింది కాకపోతే అక్కడ పిల్లలు ఆడుకోడానికి ఉయ్యాలలు ఇంకా జారుడుబండలు అవన్నీ ఉన్నాయి అక్కడ పిల్లలు సాయంత్రం టైంలో అందరు ఆనందంగా ఆహ్లాదంగా అక్కడ గడపొచ్చు చాలా బాగా అనిపిచ్చింది ఆ లైటింగ్స్ కాని నైట్ అస్సలు ఆ డ్యాన్సు అవన్నీ బాగా అనిపించాయి అక్కడా చాలా రకాల ఐటమ్స్ అయితే అట్లా ఉన్నాయండి కట్టేవి